మీ నృత్య జీవితంలో ఎప్పుడైన ఏమైన సవాళ్ళను అడ్డంకులను అధిగమించవలసి వచ్చిందా నేను అసలు డ్యాన్సర్నే కాదు నిజం చెప్పాలి అంటే నేను ఇలాంటివి అడ్డుకోలేదు అధికమించలేదు నాకు అసలు డ్యాన్సే రాదు స్కూల్ డేస్లో అయితే వేసాను ఇప్పుడు టీచర్ అరవడం నేను వెళ్ళి పక్కన కూర్చోవడం ఇలా జరుగుతూ ఉంది అదే నా అడ్డంకులు ఇక అంతకుమించి ఏమి లేవు